నేను ఆన్లైన్లో అయితే ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను అదేంటంటే నేను బ్లాక్ అండ్ వైట్ వచ్చేటట్టు చూసుకొని ఆర్డర్ పెట్టుకున్నాను అదేంటంటే క్లాత్ నేను మొబైల్లో చూసినప్పుడు పిక్లో చూసినప్పుడు అది ఏంటంటే కాటన్ కాటన్ అని ఇచ్చారు కా కాటన్ అలాగే ప్యూర్ ప్యూర్ కాటన్ అని ఇచ్చారు ఇంకా ఏంటంటే అది మిస్మ్యాచ్ ఏ ఏంటి ప్రతీ ఒక్కటి అసలు దానికి దీనికి సింక్ అయినట్టే లేదు నేనైతే ప్లెయిన్ బ్లాక్ ఆర్డర్ పెట్టలేదు కానీ నాకు వచ్చింది ప్లెయిన్ బ్లాక్ వచ్చింది నేను వైటు డాట్స్ వచ్చేది బ్లాక్ మీద వైట్ డాట్స్ వచ్చింది ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్రాకు అది వచ్చేసరికి ఏంటంటే ఏంటి హోల్స్ పడిపోయినట్టు అలాగే నేను కాటన్ ఆర్డర్ పెట్టుకుంటే అక్కడ ఏంటో సిల్క్ సిల్కు కలిసి ఉన్నట్టు అనిపించింది అలాగే క్లాత్ కూడా అసలు ఏమీ బాగోలేదు రెండుసార్లు వాష్ చేస్తే చినిగి పోయింది అసలు నేను అయితే చాలా అంటే చాలా డిసపాయింట్ అయ్యాను ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల నాకు అసలు ఇదేం నచ్చలేదు నేనైతే దీనివల్ల చాలా అంటే నె చాలా నెగటివ్ ఎక్స్పిరియన్స్ ఫీలయ్యాను ఎందుకంటే నాకు అసలు ఈ క్లాత్ నచ్చలేదు ఈ డ్రెస్ నేను ఎన్ని ఎక్స్పెక్ట్ చేసానో నేను పార్టీకి వేసుకెళదాము అని చెప్పి కూడా నేను అంతా జ్యులరీ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను తీరా చూస్తే డ్రెస్ ఇలా వచ్చింది నాకు నేనైతే చాలా డిసపాయింట్ అయ్యాను సో నాకు అసలు ఈ డ్రెస్ అయితే అస్సలు నచ్చలేదు ఇంకోకటి ఏంటంటే నేను దీంతో పాటు స్పెక్స్